గుంటూరు జిల్లాలో ఆడవారికి విద్యా ఉద్యోగం వీటిపై చాలా సమస్యలు ఉన్నాయండి అది ఏ విధంగా అంటే మొదటిది లింగ వివక్షకూడా ఉంది అలాగే ఈవ్ టీజింగ్ ఈవ్ టీజింగ్ అనేది మేజర్ చాలా ముఖ్యమైన సమస్య అండి అందుకని ఈ ఈవ్ టీజింగ్ని ఏ విధ ఎప్పుడైతే అరికడతారో అప్పుడు ఈ విద్యా సంస్థల్లో ఉన్న సమస్యలేవి అయితే ఉన్నాయో అవన్నీ పరిష్కరించబడతాయి అది ఎక్కడి నుంచి రావాలంటే తల్లిదండ్రులు దగ్గరి నుంచే రావాలండి ప్రతీ తల్లి తండ్రి వాళ్ళ అబ్బాయిలకి కానీ అమ్మాయిలకి కానీ ఒక క్రమశిక్షణ విధానమనేది అలవర్చాలి అప్పుడు ఇలాంటి సమస్యలు తలెత్తవని నా అభిప్రాయం